అవునండి చెప్పండి చెప్పండి మేడం

చెప్పండి మేడం చెప్పండి ఇంకేమున్నాయండి కంప్లైన్ట్స్ చెప్పండి

అవునండి ఇంటి దగ్గర నుండి బాగానే రెడీ అయ్యి వస్తున్నాడండి మేడం గారు నేను వెంటనే చెప్పేది వినండి అవునండి ఇంటి దగ్గర బాగానే రెడీ అవుతున్నాడు చక్కగా నీట్గానే తయారయ్యే వస్తున్నాడు మరి అక్కడకొచ్చిన తరువాత అవన్నీ పీకేసుకుంటున్నాడేమో మరి గోడ దూకి వస్తున్నాడేమో టైం అయిపోయాక మరి మీరు కూడా కేర్ తీసుకోండి

కాదులేండి కానీ ఒక పని అండి రేపటి నుండి మేము నేను కూడా స్కూలుకొచ్చే వరకు కూడా వస్తాను హెయిర్ స్టైల్ అది మార్చి శుభ్రంగా తల దువ్వి అన్నీ చేసి పంపిస్తాను క్రాఫ్ కూడా వేస్తాను నేను స్కూల్ గేట్ వరకు వస్తానండి కొద్ది రోజుల వరకు అలా వచ్చి వదిలి పెట్టి వెళ్తాను లోపలికొచ్చిన తరువాత ఇంకా మీదే బాధ్యత ఇంకా అప్ప్పుడు ఎందుకంటే నేను బయట కేర్ తీసుకుంటాను కాబట్టి అదండీ అయితే అందుకేనండి నేను స్కూల్ వరకు స్కూల్ గేట్ వరకు రోజూ తీసుకొచ్చి విడిచిపెట్టి వస్తాను సాయంత్రం కూడా నేనే రిసీవ్ చేసుకుంటాను కొన్ని రోజులు అలాగా అలవాటు చేసిన తరువాత మార్పు రావచ్చేమో మరి మీరు కూడా లోపల కొంచెం కోపంగా కాకుండా కదండి అందుకేనండి నేను తీసుకు వస్తా అంటున్నాను కదా మీరు దగ్గర కూర్చోబెట్టి నాకు వర్క్లు అవి కూడా కొంచెం చెప్పండి ఏ ఏ సబ్జెక్టుల్లో వీక్గా ఉంటున్నాడో అదికూడా చెప్పండి వీలైతే ట్యూషన్ పెట్టిస్తాం కేర్ తీసుకుంటాము ఇక్కడ నుంచి బాగా అలా నేను సైన్ పెట్లేదండి ఫోర్జరీ చేశాడేమో మరి సరే అండి దగ్గరుండి కేర్ తీసుకుంటాము